హలో హలో హలో అంబు బాగున్నాను అంబు బాగున్నావా ఏం అంబు ఇప్పుడు ఇది ఈ ప్రభుత్వం ఏమిస్తున్నారు ఇప్పుడు మాకు వచ్చి బాగా ఇది అంటే ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం అంటున్నారు రైతు భరోసా అని అంటున్నారు మళ్ళీ ఇది కూడా ఇస్తున్నారమ్మా నలభై ఐదు వయస్సు వాళ్ళకి ఇక్కడ పద్దెనిమిది వేలు ఇస్తున్నారు సంవత్సరానికి అని అంటున్నారు

బాపనోళ్ళకి కూడా పెన్షన్ అంటనే అవునవునవును

అవును అవునవును అవునవును అవునవును అవునమ్మ అవునమ్మ

అవునవును సరే అమ్మా సరే అమ్మా నువ్వు ఉంటావా ఉంటామ్మ ఉంటామ్మ ఉంటామ్మ